ఫోన్పే గూగుల్ పే ఎలాంటివంటే ఇప్పుడు అవి నమ్మకంగానే ఉంటాయి ఎందుకంటే ఇయి బ్యాంకులతో కనెక్ట్ అయినవి దట్ టూ చాలా సెక్యూర్గా ఉంటాయి అవి పేమెంట్స్ అనేవి చేసేటప్పుడు మనం ఒక సెక్యూర్ అయిన మూమెంట్ని క్రియేట్ చేసి చాలా పకడ్బందీగా వాటిని రక్షిస్తారు ఎందుకంటే ముఖ్యమైనవే డబ్బులు కాబట్టి అవి ఎక్కువ డబ్బులతోనే అదే దాని ముఖ్యమైన పని డబ్బులతో కాబట్టి చాలా సెక్యూరిటీని మెయింటెన్ చేస్తూ ఉంటారు మనం ఇవి చూసినట్లయితే ఒకవేళ మీరు పేమెంట్ చేయాలనుకో అప్పుడు ఎవరికన్న మీకు తెలిసిన వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నా గానీ డబ్బులు వేయడానికి అనుమతి ఇవ్వదంటే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు మీరు ఎవరికో ఫ్రాడ్గా వేస్తన్నారేమో అని అది ముందే గ్రహించి వేయనివ్వదు అది అలాగా ఒక ఉదాహరణగా చూసినట్లయితే అలాగ ఇలాగ ఎన్నో రకాలుగా ఫోన్పే గూగుల్ పే అనేది చాలా సెక్యూర్గానే ఉంటాయి మనం వాటి గురించి దిగులు పడాల్సిన అవసరమేమీ లేదు కానీ ఒకసారి నేను విన్న న్యూస్ అయితే గూగుల్ పేలో అంటే మన దగ్గర కాదు గానీ అమెరికాలో ఒక్కొక్కళ్ళకి యాభై డాలర్లు అంటే ఇంచుమించు ఒక డాలర్ వంద రూపాయలు ఎనభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు అది ఎనభై రెండు రూపాయలు వంద రూపాయలు అనుకుంటే ఐదు వేల రూపాయలు ఒక్కొక్కలు ఎకౌంట్లో వేసేసింది అది ఎందుకు ఎర్రర్ వల్ల ఎర్రర్ వల్ల వేసింది కాకపోతే మళ్లీ తీసేసారు అలాంటిది ఎర్రర్లు కూడా అంటే అంత పెద్ద నెట్వర్క్ ఉన్న గూగుల్ పేలో కూడా అలాంటి ఎర్రర్లు వచ్చాయి అంటే కొన్ని కొన్ని సార్లు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ రావడం సహజమే కానీ వాళ్ళు త్వరగానే రెక్టిఫై చేసుకుంటారు కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అది పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే అంత పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్లకంటూ బ్యాక్ అప్ రిసోర్స్ పక్కా ఉంటుంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఎప్పుడైనా దాంట్లో ఏదైనా సర్వర్లు తేడా వచ్చినట్లయితే మన బ్యాంక్ సర్వర్ నుంచి బ్యాకప్ తీసుకుంటుంది కాబట్టి పర్లేదు కాదు ఫోన్పే వాలెట్లలో లేదంటే గూగుల్ పే వాలెట్స్ ఉంటాయి కదా అంటే మనం యూపీఐ పిన్ అక్కర్లేకుండా చేస్తాం కదా అలాంటప్పు అలాంటి వాటిలో మనం చేసినట్లయితే అవి డైరెక్ట్గా ఫోన్పే డేటా బేస్లో గూగుల్ పే డేటా బేస్లో స్టోర్ అయ్య ఉంటుంది ఆ డేటా ఆ డేటా నుంచి మనం ఏమి చేయలేము కాబట్టి ఒకవేళ ఏదన్న అలాంటి డేటాబేస్ క్ర్యాష్ వచ్చినా టెక్నికల్ ఇష్యూ వచ్చినా మనం ఆ డబ్బుని వినియోగించుకోలేము కొన్ని కొన్ని సార్లు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ శాతం మన అకౌంట్లో ఉంచుకోవడమే బెటర్ అండి ఇప్పుడు వాలెట్లు టాప్ అప్లు ఇలాంటివి చేసుకోకుండా మన అకౌంట్లో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనో ఉంచుకోవడం చాలా ఉత్తమమైన పని అని నా ఉదేశం అవి సురక్షితంగా ఉంటాయంటే అదే చేయాలి అదే కాకుండా ముఖ్యంగా ఎవరికీ తెలియని వ్యక్తులకి డబ్బులు పంపకూడదు మనం ఏదైనా ఎవరైనా ఫోన్ చేసి మీరు ఈ యూపీఐ పిన్ నొక్కండి ఇలాగ మీకు డబ్బులు పడతాయి అంటే అది ఎప్పుడూ నమ్మకూడదు మనం ఎప్పుడన్నా యూపీఐ పిన్ నొక్కాము అంటే అది మనం వేస్తన్నట్టే అర్థం చేసుకోవాలి మన పిన్ను మన దాంట్లో మన దాంట్లో డబ్బులు పడడానికి మన పర్మిషన్ అనేది అక్కర్లేదు కానీ మన దాంట్లో నుంచి ఇవ్వడానికి మన పర్మిషన్ ఇవ్వాలి ఇప్పుడు ఉదాహరణకు చూసినట్లయితే మీకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకో అది వాళ్ళ ఇష్టం ఇవ్వడమా ఇవ్వకపోవడమా అనేది కానీ మీరు ఇవ్వాలి అంటే మాత్రం మీ చేతిలో ఉన్న డబ్బులు తీసి ఇవ్వాల్సివస్తుంది అంటే మీ పర్మిషన్ కావాలి అలాగే యూపీఐ పిన్ కొట్టారంటే మీరు పర్మిషన్ ఇస్తారు దీనికి గిఫ్ట్ తీసుకోవడానికి మీరేం పర్మిషన్ ఇవ్వరు కదా అలాగే మీ డబ్బు మీరు డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడూ యూపీఐ పిన్ కొట్టరు మీరు కొట్టారు అంటే మీరు దాంట్లో నుంచి డబ్బులు కట్ అవుతున్నాయని ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అలాంటి వాటిలో గురి అవ్వకుండా మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అంటే ఎప్పుడూ యూపీఐ పిన్ లాంటివి నొక్కకూడదు అంటే తెలియని వ్యక్తులకి కోసం